హలో ఓకే మ్యాడమ్ మేము వేరే కంట్రీ నుండి వచ్చాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చూడాల్సిన ప్లేసులు ఉంటే మిమ్మల్ని చూపిస్తారని మిమ్మల్ని విజిట్ చేశామండి ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ తో వచ్చాము వేరే కంట్రీ నుండి మీరు ఒకసారి ఇక్కడ అలోచనచేసి చూడాల్సిన ప్లేస్లు ఏముంటాయో ఒకసారి మాకు చెప్తారా ఆ ఉంది మ్యాడమ్ వేంకటేశ్వరస్వామి దేవాలయము ఓకే మ్యాడమ్ మేమొక సెవెన్ మెంబెర్స్ ఉన్నాం మ్యాడం ఆ అవును మ్యాడమ్ మేము ఒక అక్కడి నుండే ఒక క్యాబ్ బుక్ చేసుకుని వచ్చినాము ఇక్కడ మేము సెవెన్ మెంబెర్స్ ఉన్నాము మ్యాడమ్ మీరు ఒకసారి అంటే నేను ఏ టైమ్ కి రావాలో ఒకసారి చెప్తారా మేము ఒక ఫైవ్ డేస్ ఉంటాము మ్యాడమ్ ఆ చేయండి మ్యాడమ్ ఫస్ట్ ఐతే మమ్మల్ని బీచ్ కి తీసుకెళ్లండి మ్యాడమ్ ఆ తర్వాత చూద్దాము థ్యాంక్ యూ